జీవితంలో మేము ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళు ఏమిటంటే ఒకరి చేతిలో మోసపోవడం అనేది మేము జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు లక్ష రూపాయలు వారి చేతిలో అందించటం అనేది మేము చేసిన మొదటి తప్పుగా మేము భావిస్తాం